విద్యా వ్యవస్థకు వస్తే విద్యా వ్యవస్థ అనేది కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ సిస్టంలాగా లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్టడీ అనేది ఒకప్పుడు ఉన్నంత కఠినంగా స్ట్రిక్ట్ రూల్స్తో ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రసెంట్ జరిగేది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలెటరే స్టూడెంట్స్కీ హెల్ప్ చేయడం జరుగుతుంది సో ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది పెద్ద మ్యాటరే కాదు ఇవాళ రేపు అందుకని విద్యావ్యవస్థ అనేది ఒకప్పటి లాగా లేదని నా ఉద్దేశం ఇంకా ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో విద్యను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటే కఠినమైన రూల్స్ ప్రభుత్వ చర్యలు పెట్టాలి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలి ఇంగ్లీష్ మీడియంగా మార్చాలి అదనంగా స్కిల్స్ డెవలప్ చేయడానికీ కోడింగ్కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లర్నింగ్ కానీ టెక్నాలజీ ప్రొఫెషనల్కు సంబంధించిన స్కిల్స్ అనేవి స్కూల్ నుండి డెవలప్ చేస్తే అప్పటివరకు వాళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకోవాలి అన్న ఒక ఎయిమ్తో ఉంటారు కాబట్టీ గ ప్రభుత్వ స్కూల్ అనేటివి గ్రామంల్లోనే ఉంటాయి కాబట్టీ ప్రతీ ఒక్కరు స్కూల్కీ వస్తారు సో మన సార్లే ప్రతీ ఒక్కర్ని తీర్చిదిద్దీ మన ప్రభుత్వ స్కూళ్ళను గ్రామాల్లో ఎక్కువ వచ్చేటట్టు చూసి మన స్ట్రెంత్ను పెంచితే ఆటోమేటిక్గా విద్యా వ్యవస్థ కూడా బాగుపడుతుంది